తెలంగాణలో విద్య యొక్క నాణ్యత భారతదేశం ఇతర రాష్ట్రాల పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకా కొన్ని స్లమ్ ఏరియాస్లలో పిల్లలు చదువుకోవడానికి రావడానికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వల్ల ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు చదువుకోడానికి రాలేక పోతారు ఇంకా ఎట్లా అంటే కొన్ని కుటుంబాలలో కూలికి వెళ్లే పేరెంట్స్ ఉంటారు ఇంకా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ పిల్లలను చదువుకోడానికి ఎట్ల పంపియ్యాలి ఎట్లా వాళ్లని చదివిపియ్యాలి అన్నది వాళ్ళకి ఉండదు అంటే అంత స్తోమత వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్లు కూడా చదివిపీయకుండా ఆ పిల్లలని రోడ్ల పైన ఉంచడం ఇంకా వాళ్ళకి ఎట్లాంటి చదువు ఇట్లాంటివి లేకుండా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి వాళ్లు స్లమ్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి ఇంకా ఉపాధ్యాయులు కొంతమంది ఎట్లా చేస్తారంటే కొంచెం పిల్లలకి కొట్టడం టార్చర్ చేయడం ఇట్లాంటివి చేస్తారు కాబట్టి ఇట్లాంటి సమస్యల వల్ల కూడా కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వెళ్లరు ఇంకా వాళ్ళ సామర్థ్యం అంటే వాళ్ళ సామాజికంగా కొన్ని బాధలలో ఉంటారు కొన్ని ఇట్లాంటి వాటిలలో ఉంటారు కాబట్టి తెలంగాణలో ఇక విద్య యొక్క నాణ్యత భారత దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది ఒక ఒక వంద శాతం తీసుకున్న తొంభై శాతం మంచిగుండి పది శాతం మంచిగా ఉండకపోవచ్చు అట్లా తెలంగాణ ప్రసిద్ధ విద్య సంస్థలు ఉన్నాయి ఇంకా విద్యాసంస్థలు ఎట్లున్నాయి అంటే తెలంగాణలో ఉస్మానియా ఇట్లా మహిళ విద్యాలయం ఇట్లాంటివి ఎన్నో విద్య సంస్థలు ఉన్నాయి తెలంగాణలలో అలాంటి వాటిలో చాలా మంది చదువుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఎట్లా అంటే మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి వేరే ప్రదేశాలకు వెళ్లి చదువుకోవాలి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎన్నో పెట్టుకుంటారు ఇట్లా తెలంగాణ భారత దేశంలో ఇంకా విద్య యొక్క నాణ్యత చాలా ఉంటుంది ఇంకా వేరే రాష్ట్రాలతో పోలిస్తే కొన్ని కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణనే మంచిగుంది